నమస్కారమండీ నా పేరు పూజ మేము కాటికోటేశ్వరం నుంచి మాట్లాడుతున్నాం మీ మిఠాయి కొట్టులో లడ్డు కొనుక్కోవాలని అకుంటున్నాము ప్రస్తుతం మీ మిఠాయి కొట్టులో తయారై ఉన్నాయా మాకు రేపటికి కావాలండీ రేపు అమ్మవారు భోజనాలు పెడుతున్నాం అందులో మిఠాయి కావాలి ఒక పదహేను కేజీల వరకు అవసరమవుతుంది మీరు చేయగలిగితే కొంచం చెప్పండి మిఠాయి తయారైన తర్వాత మాకు చెప్తే మా వాళ్ళు వచ్చి మీ మిఠాయి తీసుకెళ్తారు ఇంతకి ఆ మిఠాయి మీరు చేయగలరా తయారు చేయగలరా ఒకవేళ చేస్తే ప్రస్తుతం ఉంటే మీరు సమాచారం ఇస్తే మా వాళ్ళు వచ్చి మీకు డబ్బులు ఇచ్చి మిఠాయి తీసుకువెళ్తారు